మా ఇంటికాడ జామకాయ చెట్టు ఉంది అది పరవలా బాగా చట్నీ పెట్టినా పెట్టినాము మళ్ళీ కాయలు కాసింది దానివల్ల మేము తింటున్నాము ఉపయోగం ఉంది అది ఇలాగ ఇదీ సీతాపట్టు పండ్లో మన అక్కడినుంచి తెచ్చినాము వాయలపాడు నుంచి తెచ్చినాము అక్కడ నుంచి తెచ్చి పెట్టినాము అది ఇక్కడ కాయలు కాసి బాగా యద్దలి చెరువు అక్కడ యద్దలి చెరువంటే చిత్తూ తిరుపితి పక్కన యద్దలి చెరువు అక్కడనుంచి మా పాప వాయలపాడులో చదువుతుంటే ట్రైన్లో పోతుంటే వాళ్ళిచ్చినారు పండ్లు అమ్మినారా తీసుకున్నాము అవే తింటా అది పండ్లు ఎత్తుకొని సింట్లో తినేసి ఈ పక్కనా వేసినాము తోటలో వేస్తే బాగా చెట్టూ వచ్చిందే బాగా పండ్లు కూడా మేము తింటున్నాము ఇతరులకు కుడా ఇస్తున్నాము మేమే ఇస్తున్నాము బాగా ఉంది నచ్చిందది మా తమ్ముడి ఇంటికాడ కూడా జామచెట్టు ఉంది ఇదీ సపోటా ఉంది దానిమ్మ పండు కూడా ఉంది ఏ ఉంది మా దగ్గర కూడా ఉంది అది బాగా పండ్లుగా తింటున్నాము రోజా పువ్వు చెట్లు పెట్టినాము సంపంగి చెట్లూ అక్కడక్కడ సంపంగి చెట్లు పు పువ్వు వచ్చే చెట్లు పెట్టినాము ఆరెంజీ ఇది ముద్దు పువ్వులూ అలా అనే చెట్లు మా ఇంటికాడ ఉంది దానివల్ల ఉబయోగముంది పిల్లకాయలు పెట్టుకుంటా మల్లెపువ్వు చెట్లు ఉంది అవి పెట్టుకుంటున్నాము మా పాపకి అదిదీ సంపంగి నెక్స్ట్ వచ్చీ ఇదే సంపంగి పూలు ఇంకా మల్లె పువ్వులు అన్నీ ఉన్నాయి ఈ మా ఇంటికాడ మా ఇంటికాడా పెరట్లోకే ఏ కానీ తోటలో పండింది కానీ మీ మేము పనిచేస్తా అట్లుందే ఉన్నాము అందరికీ ఇక్కడ దానివల్ల అక్కడ అమ్ముకుంటాము మా ఇంట్లో పెట్టుకుంటాము డబ్బులకు అమ్ముకుంటాము మూర ఇప్ప్పుడు అప్పుడు పది రూపాయల అడా పంచిన ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఇరవై రూపాయలు అనీ అమ్ముకుంటున్నాము కాయలు ఇక్కడ జామకాయలు ఇక్కడ అమ్ముకుంటూ ఒక కాయ వచ్చి ఐదు రూపాయలు లెక్కన ఇక్కడ ఇస్తున్నాము ఇది సపో సపోటా వచ్చి ఈ మూ మూడు ఓ ఐదు వచ్చి పది రూపాయలు అలాగ అమ్ముకుంటున్నాము అమ్ముకుంటాము పువ్వులు కూడా మల్లెపువ్వులు ఇ ఇరవై రూపాయలు లెక్కనా అమ్మేస్తున్నాం దానివల్ల కూడా మాకు కొంచెం కలిసి వస్తున్నది మా ఖర్చులుకి అన్నీ మా పిల్లకాయలు చదివడానికి బస్లకి బస్ ఛార్జీలకి అన్నీ మాకు కలిసి వస్తున్నది ఏమి బి దిగులేదు దానివల్ల మన ఇంటికాడ తోట ఉంటే మంచిది అన్నీ మనం మనం తీసుకుంటాము ఇతరులకి వాళ్ళకి ఇస్తాము మనం అమ్ముకుంటాం మా ఖర్చులకు అంతా కూడా బాగా ఉంటుందని చెప్తున్నాను పండ్లు అలా కూడా బాగా రాత్రులు తినేటప్పుడు తినేసి పండుకునేటప్పుడు రెండు కాయలు తినేసి కూడా పండుకుంటే ఆరోగ్యానికి మంచిది నా ఆరోగ్యానికి మంచిది మంచిది కదా సపోటా మంచిది జామకాయ మంచిది హార్ట్కి హార్ట్కి మంచిది హార్ట్ ఇక్కడ జా జామకాయ కూడా మంచిది సీతాపది పండ్లు మా దగ్గర ఉన్నా దానిమ్మ పండ్లు కూడా ఉంది బాగా శక్తి ఇదే రక్త పోషణ అంటారు కదా బాగా రక్తం పడుతుంది అంటారు అది బాగుంది బాగుంది అనీ పండ్లు గు తినవచ్చు మ మళ్ళీ ద్రాక్ష ఇది ద్రాక్ష పెట్టినాము ఎండిపోయిందది మళ్ళీ యాపిల్ చెట్లు కూడా తీసుకొని వచ్చినాము అది మన ఏరియాకి రాదుకదా అది ఊటీ అంటే ఆ పక్క బాగా చల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది మన ఏరియాలో వేడి ఎక్కువ కదా మా దగ్గర వచ్చి కొండలు కొండలు ఎక్కువ దానివల్ల వేడి ఎక్కువ